ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జాతులు తెగలు ఉన్నాయి ప్రధానంగా రెడ్లు కాపులు బ్రాహ్మణులు వైశ్యులు యాదవులు మాల మాదిగ వంటి కులాలు ఉన్నాయి గిరిజన తెగలలో కొండారెడ్డి లంబాడి చెంచు కోయ గోండ ఎరకాల సవర కనికరల వంటి గిరిజనులు ప్రాముఖ్యం పొందారు గిరిజనులు ఎక్కువగా అడవి కొండ ప్రాంతాల్లో నివసిస్తూ తనకు తానుగా వర్దిల్లే జీవన శైలిని పాటిస్తారు గిరిజనులు మాట్లాడే తెలుగు స్థానిక మాండలిక ప్రభావంతో ఉండగా గిరిజని గిరిజనేతరుల భాష మరింత సరళంగా ఉంటుంది